ఆ చెప్పండి మేము మేము వేరే స్టేట్ గుజరాత్ నుండి వచ్చాం అండి మీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి మీ ఆంధ్రప్రదేశ్లో చిల్లీస్ ఎక్కువ ఫేమస్ అంట కదా అవునండి మాకు క్వింటల్స్ కొద్ది కావలి ఒక టూ త్రీ అట్లా తీసుకుంటాం అండి మీతో ఆన్లైన్ లో ఆన్లైన్ లో చెల్లిస్తాం పంపరాదా కానీ మిరపకాయలు చాలా రోజులు నిలువ ఉండగలుగుతాయా క్వాలిటీ మిర్చి క్వాలిటీ బాగుంటుందా అండి మీ దగ్గర దొడ్డు మిరపకాయాలు చి సన్నటివీ అవన్నీ అన్నిరకాలవి దొరుకుతాయా ఓన్లీ ఎండు మిర్చి యేనా లేకుంటే నార్మల్ మనం కర్రీస్ లో వేసుకునేటివి కూడా నా అవైలబిలిటీ ఓన్లీ ఎండు మిర్చి యేనా ఓకే ఆన్ ఓకే అండి ఆ ఓకే ఆ ఓకే అండి ఆ ఓకే థ్యాంక్యూ